మేము వివిధ సీజన్లను ఎలా ఎంజాయ్ చేస్తాము అంటే ఉదాహరణకు మేము ఎండాకాల ఎండాకాలంలో అప్పడాలు వంటి స్థానిక చిరు తిండ్లు చేయటం వేసవి సెలవుల్లో అమ్మమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళడం భోజనం చేయడానికి దగ్గరలోని పొలం లేదా అడవికి వెళ్ళడం అడవులలో పండ్లు పూలు తెచ్చుకోవడం తరువాత మామిడి కాయలు తోటలోకి వెళ్ళి మామిడి కాయలు తెంపడం మామిడి పచ్చళ్ళు చేయడం మామిడి పండ్లు జ్యూస్లు చేయడం వాటర్మెలన్స్ తీసుకు వచ్చుకొని తినడం తరువాత ఫ్రెండ్స్తో ఉదయాన్నే లేచి ఆడటం ఎందుకంటే మధ్యాహ్నం పూట ఎండ చాలా కా చాలా వేడిగా ఉంటుంది మళ్ళీ సాయంత్రం పూట మళ్ళీ ఫ్రెండ్స్తోటి ఆడుకోవటం ఇది ఎండాకాలంలో అదే చలికాలంలోనైతే మేము చలికాలంలో ఎప్పుడూ స్వెట్టర్ వేసుకునే ఉంటాము చలికాలంలో వర్షా కాలంలో వర్షంలో తడవడం తరువాత జ్వరాలతో తెచ్చు జ్వరాలను తెచ్చుకోవడం తరువాత జలుబులను అవడం తరువాత గొడుగులు లేకుండా ప్రయాణించడం స్నాక్స్ తినడం టీ త్రాగడం చలికాలంలో చలిమంటల దగ్గర కూర్చోవడం మొదలైనవన్నీ మేము చేస్తూ ఉంటాము